నమస్కారం అండి చెప్పండి ఉన్నాయండి ఎన్ని కావాలండి ఒకటి అండి ఒక లాంగ్ నోట్ బుక్ కావాలా అది సైజ్ వైటా అండి రూల్సా

చెప్పండి

టూ హండ్రెడ్ పేజెస్ అయితే ఒక్కక్కటి ముప్పై రూపాయలు అండి అయితే క్లాస్మేట్ ఇస్తాను అది అయితే కొంచెం ఏ ఫోర్ సైజ్ ఏ ఫోర్ షీట్ వస్తుంది కదా అలాగా అలా వస్తుంది క్వాలిటీ ఉంటుంది మీకు వెనకాల కూడా ఏమి కనపడదు రాసినా కానీ అదే కనబడదు

దళసరిగా ఉంటుంది మీకు కనపడదు కూడా చాలా తెల్లగా ఉంటుంది అంటే అది మామూలుగా బుక్స్ ఏమి చేస్తారు అంటే వాడిన బుక్స్ మళ్ళీ రీసైకిల్ చేస్తారు అండి రీసైకిల్ చేసినప్పుడు కలర్ కొంచెం కొంచెంగా ఫేడ్ అయిపోద్ది ఇప్పుడు రఫ్ నోట్ బుక్స్ చూసారు అనుకోండి అవి మొత్తం బ్రౌన్ కలర్లో వస్తుంస్తది అది ఏంటంటే రీసైకిల్ చేసి చేసి చేసిన బుక్స్ ఉంటాయి కదా ఆ బుక్స్ అన్నమాట అందుకు మనకు ఆ కలర్లో వస్తుంది ఇదైతే డైరెక్ట్ బ్యాంబూతో డైరెక్ట్ ఫస్ట్ టైం చేసిన అది రీసైకిల్ది కాకుండా ఫస్ట్ టైం చేసినవి దాని వల్ల మీకు రంగు తెల్లగా ఉంటుంది

సరే అండి రెండు నోట్ బుక్స్ అంతే అండి ఇంకా ఏమన్న కావాలా షార్ట్ నోట్ బుక్స్ అంటే అవి వైటేనా రూల్సా సరే అండి సరే అంటే ఇప్పుడు షార్ట్ నోట్ బుక్స్ అంటే ఇప్పుడు దేనికి అండి ఫోన్ నెంబర్లు రాసుకుంటారు అవి అండి అదే అండి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ వాడతారు వేనా సరే అండి ఇంకేం కావాలండి సరే అవి ఎవరికన్న గిఫ్ట్ ఇవ్వడానికా మామూలుగా మీకు వాడుకోవడానికా

ఉన్నాయండి అవి ఉన్నాయి సైన్ సాఫ్ట్ టైపు లేదంటే డబ్బా ఇవ్వమంటారా ఇదంటే మనకు తక్కువగా వస్తుంది ఎలాగో వాడేదే కదా ఇరవై పెన్లు ఉంటాయండి ఒక్కొక్కటి అయిదు రూపాయలు మా మామూలుగా అయితే అవి రెండు పది కదా అంటే వంద రూపాయలు అవుద్ది మీకైతే ఎనభై రూపాయలకు వస్తుంది తగ్గుతుంది ఎక్కువ కొంటున్నందుకు అంటే పెన్ మీద ఓ రూపాయి తగ్గి నాలుగు రూపాయలు పడుతుంది నాలుగు రూపాయలకు వస్తుంది అన్నీ బ్లూ పెన్లు ఉంటాయి కావల్సిస్తే సగం అవి సగం ఇవి నేను మార్చి ఇస్తాను డబ్బాలు అండి

అవునండి రెండు అవి లేదు జెల్ పెన్లు ఏమి కాదు మామూలు పెన్లు జెల్ పెన్ అయితే మీకు స్ప్రెడ్ అయిపోయి చ చిరాకుగా కనిపిస్తుంది తర్వాత అది ఏమి అవ్వదు అండి అదేనా ఇంకా వైట్నర్లు ఏమ్మన్న కావాలండి అంటే ప్రాజెక్ట్ అంటున్నారు కదా కొట్టేస్తే చిరాకుగా ఉంటుంది వైట్నర్ మీద అదే వాడితే కొంచెం బాగుంటుంది కదా అది ఇరవై రూపాయలు

అది ముప్పై అయిదు పదిహేన్లు రెండు పదిహేన్లు మూడు నలభై అయిదు నలభై అయిదు ముప్పై అయిదు ఎనభై రూపాయలు ఇది ఒక ఇరవై రూపాయలు పెన్ పెన్స్ అండి ఇక్కడ వంద నూట నూట నూట ఎనభై రూపాయలు అండి అవునండి మీకు తగ్గించి చెప్పాను కదండి ఆల్రెడీ మామూలుగా పెన్ అయిదు రూపాయలు మీకు నాలుగు రూపాయలు వేసాను

సరే అండి నూట డెబ్బై ఇవ్వండి సరే సరే అండి